మాకు ఆరోగ్య భీమా ఉంది మా కుటుంబంలో మేము ఒకసారి ఆరోగ్య భీమాను వాడాము ఎందుకంటే మాకు మా డాడీ మా నాన్నగారికి ఈ యాక్సిడెంట్ అవడం వల్ల ఆరోగ్య భీమా వాడాల్సి వచ్చింది దానికి తోడు ప్రభుత్వం చాలానే హెల్ప్ చేసింది దీనివల్ల మా ఫ్యామిలీకి చాలా ఆనందంగా ఉంది ఆ డబ్బులు చాలానే రికవరీ అయ్యాయి వాటివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంత డబ్బులు నేను పెట్టుకోలేను ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ ఉద్యోగస్థున్ని నాకు నెలకు పది వేలు మాత్రమే అది దాదాపుగా లక్ష రూపాయలు దాటి అయ్యింది ఓన్లీ హాస్పిటల్ ఖర్చులు అదీకాక రూమ్ రెంట్లకి అన్నీ కలిపి ఒక యాభై వేలు అయ్యింది నా దగ్గర అంత అమౌంట్ లేకపోవడం వల్ల మాకు భీమా ఉండడం వల్ల అన్నిటికి హెల్ప్ఫుల్గా ఉంది మాకు చంద్రబాబు నాయుడు భీమా ముందుగా ఉండేది దాని తర్వాత జగనన్న భీమా వచ్చింది వీటివల్ల మేము చాలానే లభ్యత పొందుతున్నాం